ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర సంస్కృతి గురించి తెలుసుకోవడానికి పర్యాటకులకు చాలా మార్గాలు ఉన్నాయి మ్యూజియంలు స్థానిక పండగలు అమరావతి మ్యూజియం ఉగాది పండుగ విశాఖ మ్యూజియం గొప్ప చారిత్రక ఆహారం పండుగలప్పుడు ఎక్కువగా జాబులు చేసే వాళ్ళు కానివ్వండి ఇంటికి దూరంగా వేరే ఊర్లలో ఉండే వాళ్ళు కానివ్వండి పండగలకు అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి చేరుకుంటారు అలాంటి టైంలో అక్కడ ఉన్న చారిత్రక ప్రదేశాలు సందర్శించటం ఫ్యామిలీతో కలిసి ఒక సినిమాలకు వెళ్ళటం కానీ ఒక మ్యూజియంలకు వెళ్ళటం కానీ ఆ ఫెస్టివల్లు సాంప్రదాయ పద్ధకంగా ఒక ఒక ఆచారాన్ని పాటిస్తూ చేసుకోవటం కానివ్వండి అలాగా వాళ్ళకి దగ్గరలో ఉన్న మ్యూజియంలు కానివ్వండి ఎగ్జిబిషన్లు కానివ్వండి ఇట్లా చారిత్రాత్మకంగా ఉన్న చాలా ప్రదేశాలు సందర్శించి ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాటిల్లో ఎక్కువగా వచ్చేసి అమరావతి మ్యూజియం అనేది అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి బాగా ఫేమస్ ఆ అక్కడ ఆ మ్యూజియం కోసం తెలిసిన వాళ్ళు దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి సందర్శించి వెళుతూ ఉంటారు అలా ఎక్కువగా రావటం వల్ల ఆ పర్యటక ప్రాంతంగా అందరికీ అనేది అమరావతి పేరు అనేది అందరికీ చాలా తెలిసిన పేరులా మారింది ఇంకో మరో వచ్చేసి విశాఖ మ్యూజియం విశాఖ మ్యూజియం అమరావతి మ్యూజియం అనేది అందరికీ బాగా తెలిసిన ఒక మ్యూజియం అక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కాని ఇతర ప్రదేశాల నుంచి కాని ఎంతోమంది జనాలు వచ్చి అక్కడికి ఆ ప్రాంతాన్ని సందర్శించి వెళ్తూ ఉంటారు ఇలా గొప్ప చరిత్ర తగిన మ్యూజియంలు కొన్ని చాలానే ఉన్నాయి